జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు ఇంగ్లీషు బాగా వస్తూ ఉండింది ఇంగ్లీష్ బాగా చెప్తున్నారు ఇప్పుడు తెలుగు కూడా సక్రమంగా చెప్పటం లేదు ఇంగ్లీషు ఎత్తేసి ఇంగ్లీషు ద్వారా చాలా వరకు తగ్గిపోతుంది విద్య మాత్రం చాలామందికి చాలామంది చెప్పేటి వాళ్ళు ఇంగ్లీషు కావాలంటున్నారు